హలో సార్ మేము మీ ఆటో బుక్ చేసుకున్నాము మీరు ఇంకా మా వద్దకి రాలేదు మీరు ఎక్కడ ఉన్నారో మేము తెలుసుకోవచ్చా మీరు ఉన్న స్థానం నుంచి మా వద్దకి రావడానికి మీకు ఎంత సమయం పడుతుంది ఎందుకు ఇంత లేట్ అయ్యింది మీరు చెప్పగలరా మాకు ఇంకా ఎంత సమయం పడుతుంది మీరు మా వద్దకి రావడానికి